జనవరి నాలుగు రెండువేల రెండు ఫిబ్రవరి ఆరు రెండువేల పన్నెండు ఏప్రిల్ పది రెండువేల నాలుగు మే పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ముప్ఫై పంతొమ్మిది వందల తొంభై ఏడు